నేను ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను అనమాట రెండు ప్రోడక్ట్లు చేస్తే ఒక ప్రోడక్ట్లో నాకు అది చాలా బాగాలేదు నాకు అసలు ఫిట్ కాలేదు ఆ తర్వాత ఫ్యాబ్రిక్ అసలే బాగాలేదు అది కొంచెం డ్యామేజ్ వచ్చింది అసలు ఆ ప్రోడక్ట్ నేను పెట్టుకున్నందుకు నాకు చాలా బాధేసింది అసలు తర్వాత ఆ ఫ్యాబ్రిక్ చూస్తే మొత్తం ఒకసారి ఉతికాను మొత్తంకి కలర్ మొత్తం వచ్చేసింది డ్రెస్ ఒకటి పెట్టాను అనమాట ఆ డ్రెస్ మొత్తం చున్నీ రాలేదు ఆ తర్వాత కలర్ ఏమో పోయిందా ఇంకెప్పుడు నేను అసలు ప్రోడక్ట్లు అసలు ఆన్లైన్ షాపింగ్ చేయకూడదు అనుకుంటున్నాను